ఎస్ ఎస్ మ్యామ్ మాకు మీ స్కూల్లో అడ్మిషన్స్ దొరుకుతాయా మ్యామ్ సిక్స్త్ అండ్ సెవెంత్ మ్యామ్ ఎల్కేజీ సెవెన్త్

కాదు మ్యామ్ ఒకసారి ఫీజు గురించి చెప్పరా ఫీజు గురించి ఎక్స్ప్లైన్ చేయరా ఓకే మ్యామ్ యా ఓకే మ్యామ్ అండ్ క్లాస్ స్కూల్ టైమింగ్ చెప్పరా మ్యామ్ ఒకసారి ప్రైమరీ స్కూలా మ్యామ్ మీది హై స్కూలా మ్యామ్

కల్చరల్ ఆక్టీవిటీస్ మ్యామ్ అంటే ఇందాక మా జాబ్ అంటే మా లొకేషన్కి జాబ్కి దగ్గర ఉండే స్కూల్లో జాయిన్ చేశాం విజ్ఞాన టెక్నో స్కూల్ అని అండ్ ఇప్పుడు మాకు జాబ్కి లొకేషన్కి చాలా డిస్టెన్స్ వచ్చింది సో ఇప్పుడు మా లొకాలిటీలో మంచి క్వాలిటీ పెద్ద స్కూల్ అని చూస్తే మీ మీ స్కూల్ వచ్చింది మ్యామ్ సో అందుకని మీ స్కూల్ ప్రిఫర్ చేస్తున్నాము

ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ రేపు తీసుకుని వస్తాను స్టూడెంట్స్